మేడం పండగ రెస్టారెంట్ మేడం చెప్పండి ఆల్ ఆల్ వెజ్జు నాన్ వెజ్జు ఐటమ్స్ ఆర్ అవేలబుల్ మేడం మీకు లంచ్కా డిన్నర్కా మేడం కావాల్సింది లంచ్ లంచ్కి లంచ్కి మనకి సౌత్ ఇండియన్ తాలీ అల్ ఐటమ్స్ ఉన్నాయి మేడం నార్త్ ఇండియన్ తాలీ కూడా ఉంది నార్త్ ఇండియన్ తాలీ అయితే రాజ్మా పూరీ గూడా ఇస్తాం మేడం నాన్వెజ్ ఐటమ్స్ అయితే బిర్యానీస్ కూడా అవేలబులు ఉన్నాయి మేడం మీరూ మా దగ్గర వచ్చేసి ఆవకాయ బిర్యాని స్పెషల్ మేడం ఒకవేళ మీరు పంపించమంటే ఎంతమంది మేడం ప్యాక్స్ హౌ మెనీ ఎంత మంది వస్తున్నారు సిక్స్ మెంబర్స్కి అయితే మీకూ తాలీస్ వచ్చేసి మూడు తాలీసూ ఒక రెండు బిర్యానీస్ మోర్ ద్యాన్ ఎనఫ్ మేడం బిల్లు కూడా వచ్చేసి మామూలుగా అంత ఎక్కువ ఏమీ కాకుండా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ లోపల అయిపోతుంది మేడం పంపించమంటే నేను పంపించేస్తాను మేడం వస్తుంది మేడం కంప్లీట్ పార్సెల్ ఫెసిలిటీ మీకు విత్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్తో సహా సప్లయ్ చేస్తాం మేడం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆర్డర్ పెట్టేస్తే మేడం మేం పంపిస్తాను ఇమీడియట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతుంది ఉంది మేడం అవి మీకు స్పెషలు స్పెషల్ ఐటమ్స్ కూడా పంపిస్తాను మేడం జస్ట్ మీరు నాకు వాట్సాప్ పెట్టండి షేర్ చేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ